నమస్కారం సార్ చెప్పండి ఏ విధంగా చెప్పండి సార్ మేము మీకు ఏ విధంగా తప్పకుండా అండి అలాగే సార్ ఎక్కడెక్కడ మా దగ్గర అయితే ప్రస్తుతానికి అన్నీ రకాల కార్స్ జీప్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ ఎర్టిగా కార్ ఉంది సార్ టాటా ఇన్నో ఇనోవా కార్ ఉంది సార్ ఇంకా ఎండీవర్ కార్ ఉంది సార్ ఇంకా మీకు కావల్సింది అయితే జీప్ కూడా ఉంది సార్ అవైలబుల్గా ప్రస్తుతానికి అన్నీ రకాల ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్గా ఉంది సార్ మీరు ఎక్కడ వరకు ట్రిప్ వేద్దాం అనుకుంటున్నారు సార్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే మీరు శీతాకాలం కాబట్టి వైజాగ్ అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు తిరగడం బాగుంటుంది అని నా ఉద్దేశం సార్ అటుసైడ్ అయితే మీకు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది సార్ వైజాగ్ అయితే మీరు మొదటిగా వైజాగ్లో వెళ్ళి అక్కడ వైజాగ్ బీచ్ అవన్నీ చూసుకున్న తర్వాత అరకు వ్యాలీకి ప్రయాణం అవ్వాలి సార్ అక్కడ బొర్రా గృహలు ఇంకా చాపరాయి జలపాతాలు ఇంకా కొండలు ఇంకా అనే అనేకమైన వ్యూ పాయింట్స్ అనేవి ఉంటాయి సార్ కొండ ప్రాంతాలలో మీకు ఎంతో ఆహ్లాదకరాన్ని కలిగిస్తు వుంటాయి సార్ ఆ ప్లేసెస్ అని అలాగే కాఫీ మ్యూజియం ఉంటుంది సార్ కాఫీ పండించేటటువంటి పొలాలు అడవులు అవన్నీ కూడా మీరు చూడడానికి బాగుంటుంది సార్ ఆ ఏరియా మొత్తం వైజాగ్లో మీరు ఒక రోజు ఉంటే వైజాగ్లో మీరు ఒక రోజు ఉంటే వైజాగ్ కవర్ చేసుకోవచ్చు సార్ తర్వాత మీకు ట్రైన్ సదుపాయంతో అరకు వ్యాలీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గృహల నుంచి ట్రైన్ వెళుతు ఉంటుంది సార్ అది జర్నీ బావుంటుంది సార్ వైజాగ్లో ఒక రోజు ఉండి అరకులో మూడు రోజులు ఉంటే మిగిలినవి అన్నీ కవర్ చేసుకోవచ్చు సార్ అకామిడేషన్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం సార్ మీకు కావాల్సినవి అన్నీ మేము చూసుకుంటాం సార్ హౌస్ నుంచి ఫుడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి అన్నీ మేము అందుబాటులో ఉంటాం సార్ మీకు మనకు ఒక రిసార్ట్ ఉంది సార్ మన రిసార్ట్లో మీకు అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నం సార్ మీకు కావాల్సింది అయితే వెజ్ అయితే వెజ్ సార్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తు ఉంటాం సార్ మేము ఛార్జెస్ అనేది ప్యాకేజీని బట్టి తీసుకుంటాం సార్ అది ఒకవేళ ఫ్యామిలీ ప్యాకేజీ అయితే ఎన్ని రోజులు ఉంటున్నారు అన్నదాని బట్టి సార్ ఒకవేళ సింగిల్స్గా వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటున్నారు అనే దాన్ని బట్టి ప్యాకేజీ అనేది ఛార్జ్ చేస్తు ఉంటాం సార్ మీరు ఫ్యామిలీగా వస్తున్నారా సార్ సింగిలా సార్ ఓకే సార్ అవన్నీ ఇంక్లూడెడే సార్ మేము ట్యాక్స్లు అనేవి ఏం కలపం సార్ ట్యాక్స్లు అన్నీ మావి సార్ టోల్గేట్ ఛార్జెస్ అయితే ఇంక్లూడెడ్ వేస్తాం సార్ ఎందుకంటే మాకు కూడా ట్రిప్పింగ్ అవుతుంది సార్ వైజాగ్ ఏరియాలో బీచ్ ఏరియా బాగుంటుంది సార్ పోర్ట్ చూపిస్తాం సార్ అలాగే ఇప్పుడు కొత్తగా కడుతున్న సీఏం ఆఫీస్ సైడ్ కూడా ఒక టూర్ వేస్తాం సార్ నెక్స్ట్ షాపింగ్ మాల్లో తీసుకు వెళ్తాం సార్ కైలాసగిరి కొండ జూ పార్క్ ఇవన్నీ తిరిగాక నెక్స్ట్ రోజు నుంచి అరకు వ్యాలీ అనేది ప్రయాణం అనేది మొదలు అవుద్ది సార్ అరకు వ్యాలీలి అయితే ట్రైన్లో తీసుకు వెళ్తాం సార్ ఎస్ సార్ మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ఏమన్న ప్యాకేజీ ప్లాన్ చేయాలంటే మారేడుమిల్లి వైపు కూడా ప్లాన్ చేస్తాం సార్ మారేడుమిల్లి కూడా మీకు బాగుంటుంది సార్ పుష్ప సినిమా తీసిన లొకేషన్లు అన్నీ కూడా చూపెట్టగలం సార్ అటు వైపు ఎస్ సార్ ఒకవేళ మీరు వీకెండ్లో ప్లాన్ చేసుకునేలాగా అయితే మేము ఇంకా కన్స్షన్ చూస్తాం సార్ ఒకవేళ మీరు వీక్ మొత్తం ఉండేలాగా అయితే ఒక సెవెన్ టు సిక్స్ డేస్లో అవగొట్టేదానికి ట్రై చేస్తాం సార్ టోటల్ ప్యాకేజీ మారేడుమల్లి వైజాగ్ అరకు కలిపి మీ ఫ్యామిలీ మొత్తానికి సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ అవుతుంది సార్ సార్ అడ్వాన్స్ పే అమౌంట్ కింద పదివేలు కట్టాల్సి ఉంటుంది సార్ ఓకే సార్ ధన్యవాదాలు సార్ కాల్ చేసినందుకు